కొత్తగా ఈత నేర్చుకున్న వారికి నేర్చుకున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి నేర్చుకున్నది కూడా మనకి ఏంటంటే మనం మునిగిపోయే అంత ఉండకూడదు మునిగిపోయేంత ఉంటే మన ప్రాణాలు పోయే అవకాశం ఉంటుంది మనం ఏంటంటే నిలబడిన కూడా మనకు కాలు అనేది మనకు అందేటట్టు ఉండాలి ఎందుకంటే నాకు జరిగింది అదే నేను ఈత నేర్చుకున్నపుడు బావిలో నేర్చుకున్నాను బావిలో నేర్చుకున్నపుడు అది చాలా లోతు ఎక్కువ నాకు ఈత రాకపోతే మెల్లగా ఫస్ట్ కొడుతు కొడుతు కొడుతు సడెన్గా ఊపిరి ఆడక కిందకి వెళ్ళిపోయాను అప్పుడు మా అక్కడ చుట్టుపక్కల వారు అంతా కూడా నన్ను అడుగు నుంచి నన్ను మీదకు తీసుకువచ్చారు అక్కడ చుట్టుపక్కలు ఉన్నారు కాబట్టి నేను పైకి రాగలిగాను లేదంటే నేను చచ్చిపోయి ఉండేవాన్ని అంతా ప్రమాదం అన్నమాట ఎప్పుడైనా మనం మునిగేది కాదు మన కాలు పెడితే నిలబడేది మనకు అందేది అటువంటి దానిలో మనం ఈత నేర్చుకుంటే పొరపాటున మనకి ఈత రాకపోయినా మనం మునిగి పోయిన మనకి ఏమి కూడా కాదు